అమ్మ నమస్కారమండి అమ్మ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్నండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాను మీకు ఇన్సూరెన్స్ కట్టిద్దామనుకుంట్నానమ్మ మంచిదమ్మ అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉండ వచ్చమ్మ అంటే ఇది ఇది మీ అందరికి కూడా కట్టుకోవచ్చండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మొత్తం అందరికీ పాలసీ అనేది వర్తిస్తుందండి ఇదివరకంటే ఓన్లీ పెద్దలే కట్టుకునేవారు ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు గట్రా ఈ ఇన్సూరెన్స్ పనికొస్తుంది అనుకునేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఇది వర్తిస్తుందండి ఏదైనా మీ పిల్లలకి కొంచెం పెద్దయ్యాక చదువులకి కానీ లేదంటే పెళ్ళిళ్ళకి కానీ ముందుగానే మీరు డబ్బులు డిపాజిట్ చేసుకుంటే అది మీకు తర్వాత పనికొస్తుందండి దీంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా మీకు వర్తిస్తుందండి గమ్మున ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదండి మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మీరు కలిపే కడతారండి మీరు ఒకటి కడితే మీకు రెండు బెనిఫిట్స్ ఉంటాయండి దాని గురించమ్మ అమ్మ ఇది మీ పిల్లల పేరున పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు కడతారండి పదిహేను సంవత్సరాలు కట్టే పరం అయితే మీరు పదమూడు సంవత్సరాలే కట్టాల్సి ఉంటుందండి కానీ పదిహేను సంవత్సరాలు కట్టిన అమౌంట్ మీకు వస్తుంది అదే మీరు ఇరవై సంవత్సరాలు కట్టినట్టయితే కనుక మీరు పదిహేడు సంవత్సరాలే కడతారండి మిగతా మూడు సంవత్సరాలు కంపెనీ భరిస్తుందండి మీకు ఈ అమౌంట్ వచ్చి ఈ పాలసీ మొత్తం అయిపోయాక ఒక ప్రాసెస్ ఉంటుందండి ఒక మూడు నెలల్లో మీ డబ్బు అనేది మీ చేతిలోకి వెంటనే ఒకేసారి వచ్చేస్తుందండి అమ్మ వడ్డీ అనేది ఏమీ ఉండదమ్మ మీరు కట్టడం వరకు మాత్రమే పర్సనల్ వడ్డీ అని ఏంటంటే కంపెనీ తరఫునుంచి మేమే మీకు ఇస్తామమ్మ సరేనమ్మ నా నెంబర్ చెప్తున్నాను తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఎనిమిదండి ఉంటానండి